భీమవరం నాన్ వెజ్ బాగా ఫేమస్ అండి రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆత్రేయపురం పూతరేకులని మొత్తం ప్రపంచాన్ని ఏలుతాయి అలాగే మొక్కాములా పప్పు చెక్కలనే బాగా ఫేమసు అదేవిధంగా పాలకూర దిబ్బ రొట్టె అని రాజమండ్రి రోస్ మిల్క్ అని ఇలా కొన్ని ఫేమస్లు ఉన్నాయండి చాలా ఉన్నాయి